హలో హలో ఆ మా కుమారమ్మా బాగానే ఉన్నావారా ఆ ఏమో ఈ మధ్య నువ్వు చాలా డల్ అవుతున్నావు నీ ప్రోగ్రెస్ ఏం బాగాలేదమ్మా నీ ఎడ్యుకేషన్ విషయంలోన ఎడ్యుకేషన్ విషయంలో చాలా డల్లు గా ఉవున్నావురా ఈ మధ్య నీ ప్రోగ్రెస్ చూసాను ఆ ఆ అలా కాదమ్మా ఇప్పుడు ఎగ్సామ్ ఎగ్సామ్ ఎగ్జామినేషన్ టైం లో మీరు ఏదోను చెప్పి తప్పించుకుంటే ఎలాగమ్మా మీ పేరెంట్స్ ని ఒకసారి తీసుకోరామ్మా నాదరికి అలా కాదమ్మా ఇప్పుడు ఎందుకంటే మాకు చెడ్డపేరు రా మా స్కూలు మా ఇది మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటే కదమ్మా మేము మాకు పదిమంది చేరుతారు మీరు ఇలాగా జ్వరం వచ్చిందని అదని ఇదని మీరు చదవడం మానేస్తే ఆ మంచి మార్కులంటే అమ్మా మీరు మీరు మంచి మార్కులు మంచి మార్కులు రావాలనే కదా మేము కూడా కోరుకుంటున్నాము ఈ మధ్య నీ చదువు చాలా డల్ అయిపోయిందమ్మా చాలా బాలేదు అది ఇంప్రూవ్ చేయాలిగాని నువ్వు అలాగా రానురాను డిస్కరేజు అయిపోతుంటే నాకు ఎలాగమ్మా పిల్లలు మరి మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే మీ పేరెంట్స్ కూడా మీరు చాలా సంతోషిస్తారు మీ మీకోకవేల పేరెంట్స్ కి ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పవా నేను మాట్లాడతాను మీ పేరెంట్స్ తో అసలు నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధంచెప్తున్నావా మాకు తెలియట్లేదురా ఆ చెప్పు ఆ అట్లా అవును ఆ అవసరంలేదమ్మా మీరు

డాక్టరు గారుతో అవసరంలేదు మీరు ఎడ్యుకేషన్ విషయంలో అశ్రద్ధ చేస్తున్నారని నాకనిపించిందమ్మా అందుకని అడుగుతున్నాను ఆ మీరు ఏం మీరు చెప్పండి చెప్పండి చెప్పండి ఉండాలి తరువాత ఒకసారి సార్ తో మాట్లాడమని చెప్పమ్మా నేను మాట్లాడతాను మీ పేరెంట్స్ తో ఆ ఆ వేస్తా వేస్తారని అని కాదమ్మా పిల్లలందరూ ఇప్పుడు అలా తయారయ్యారురా నువ్వు అయితే మంచిదానివి అవుతావో కాదో నాకు తెలియట్లేదు పిల్లల విషయంలో మేము శ్ర శ్ర శ్రద్ధ తీసుకోకపోతే మా స్కూల్ పేరు కూడా చెడి మా స్కూలు పేరు పది మందికి చేరాలంటే మీలాంటి మంచి పిల్లలు మంచి ఎడ్యుకే మంచి క్లవర్ పీపుల్స్ కూడా మాకు ఈ మధ్య ఆ మార్కులు తక్కువ వచ్చి ఇది అవుతుంది కదా దాని బట్టి మేము చాలా బాధపడుతున్నామ్మా మీ విషయంలో అది అది అదేనమ్మా మీ తల్లిదండ్రుల్నీ మాకు బాగుంటుంది మా ఇన్స్టిట్యూట్ కూడా బాగుంటుంది మా ఇన్స్టిట్యూట్ కూడా మంచిపేరు మంచి పది మందిన పిల్లలకు చేరుస్తారు వెరీ గుడ్

సరే సరే సరే అయితే ఒకసారి మీ పేరెంట్స్ తో మాట్లాడతాను ఏంటి మీకు ఆరోగ్యం ఆ సరే సరే ఆ నా నంబర్ నీకు పెడ్ పెడతాను నువ్వు మీ పేరెంట్స్ తో నాతో మాట్లాడమని మాట్లాడించు నేను మాట్లాడతాను నీ ఆరోగ్యరీత్యా నువ్వు ఆరోగ్యం చూసుకోమ్మా ఆరోగ్యంగా బాగాలేకపోతే ఎవరేం చేయరు ఆరోగ్యం చూసుకుంటూ నువ్వు ఎడ్యుకేషన్ కూడా చేయాలమ్మా ఎడ్యుకేషన్ లో నీకు ఎందుకంటే చాలా పూర్ అయిపోయింది నీ ఎడ్యుకేషను ఓకేనా సరే సరేమ్మా సరే సరే గుడ్ ఈవినింగ్ మా ఓకే ఓకే ఓకేమా ఆ ఆ నా నంబర్ మెసేజ్ పెడతానమ్మా పెడతాను మీ పేరెంట్స్ కి పెట్టు మీ పేరెంట్స్ తో నాతో మాట్లాడమని చెప్పు నేను మాట్లాడతానమ్మా ఓకేనమ్మా ఓకేనమ్మా సరే సరేనమ్మా సరేరా ఓకే